భారతీయ విద్యావ్యవస్థ చాలా వెనకబడి ఉంది ఎందుకంటే ప్రభుత్వ బడులలో పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది పిల్లల సంఖ్య తక్కువగా ఉండడం అంటే దీనికి ప్రత్యామ్నాయంగా తల్లిదండ్రులు పిల్లలను ఎక్కువగా ప్రైవేటు పాఠశాలలకు పంపించడం జరుగుతుంది ప్రైవేటు పాఠశాలల్లోనే అధిక ఫీజులు వసూలు చేస్తూ వారి పిల్లలకు చదువులు నేర్పించడం జరుగుతుంది స్టేట్ సిలబస్ అని సీబీఎస్ అని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇలాంటి చాలా రకరకాల స్కూల్సు పెట్టడం జరిగింది కాబట్టి అందరూ స్థోమత లేక ప్రభుత్వ బడులలో చదివిపించడం జరుగుతుంది ప్రభుత్వ బడులలో కనీస అవ సౌకర్యాలు కూడా లేకుండా ఉం అంటే టాయిలెట్స్ కాని వాష్రూమ్స్ కాని ఇలాంటివి ఏవి లేని పరిస్థితుల్లో ఉన్న స్కూళ్ళు కూడా ఇంకా ఉన్నాయి ప్రభుత్వం ప్ర ప్రభుత్వం మొదటగా గవర్నమెంట్ స్కూళ్ళని గవర్న ప్రభుత్వం మొదటగా గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్మెంట్ చేసి తరువాత వారికి సరైన సదుపాయాలు అంటే కంప్యూటర్లు కాని సమకూర్చి వారికి విద్యను అందించాలి కార్పొరేట్ స్కూళ్ళతో పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఇలాంటి ఫెసిలిటీసు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంటు స్కూళ్ళల్లో టీచర్సు చెప్పడమే జరుగుతుంది అదే కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ప్రొజెక్టర్ ద్వారా పిల్లలకి పాఠాలు పాఠాలను బోధించడం జరుగుతుంది ఇలా ప్రొజెక్టర్ మీద నేర్పించడం వల్ల పిల్లలకు కంప్యూటర్ పరిఙ్ఞానం పెరిగి వారి ఎక్కువగా ఆ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం ఎక్కువగా ఉన్నాయి అదే గవర్నమెంట్ స్కూళ్లలో చాలా తక్కువగా ఉన్నాయి ఇలాంటివి కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అన్ని సదుపాయాలు అంటే కంప్యూటర్కు సంబంధించిన సదుపాయాలు ప్రత్యేక క క్లాసులని ఏర్పాటు చేసి పిల్లలకు విద్యను అందించాలి ఒకొక్క ఊర్లోనైతే కనీసం గవర్నమెంట్ స్కూళ్ళు రూమ్స్ కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కూడా సరిగా లేని పరిస్థితులు ఉన్నాయి కనీస బస్సు సౌకర్యలు లేక చాలా మంది పిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అలంటి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ డెవలప్మెంట్ చేసి పిల్లలను చదివించేలా చెయ్యడం ద్వారా విద్య లోపల కొంత విద్యా విధానం లోపల కొంత వరకు మార్పులు తీసుకు రావొచ్చు ఇలా చెయ్యడం వలన భారతీయ భారతదేశంలో చాలా వరకు మనం పిల్లల ద్వారా అంటే విద్య విద్య ద్వారానే మనం అన్ని రంగాలలో ముందు ఉండగలుగుతాము కాబట్టి విద్యావ్యవస్థననేది మెర్జి మెరుగుపరుచుకున్ననాడే భారతదేశం అభివృద్ధి చెందు చెందిన దేశంగా ఉంటుంది లేకపోతే ఎప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుంది కాబట్టి విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలి ఐటీ పరిశ్రమలు కానీ కంప్యూటర్కు సంబంధించిన అన్ని రంగాలలోని పిల్లలను అభివృద్ధి పరిచి వారిని అన్ని రకాల సౌకర్యాలను కల్పించి వారికి అనుకూలంగా వసతులను ఏర్పాటు చెయ్యడం ద్వారా పిల్లలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది